భారతదేశం అనేక సాంస్కృతిక పద్ధతులు నమ్మకాలతో సమృద్ధిగా ఉంటుంది ఇది పురాతన కాలం నుండి అనేక సంప్రదాయాలను కొనసాగిస్తూ ఒక విశేషమైన దేశం భారతదేశంలోని ప్రముఖమైన సాంస్కృతిక పద్ధతులు నమ్మకాలు మొదటిది ధర్మం కర్మ పునర్జన్మ హిందూ మతంలో ప్రత్యేకంగా విశ్వసించే తత్వాలు రెండోది ఊరేగింపులు పండుగలు దీపావళి హోలీ దసరా సంక్రాంతి రందాన్ క్రిస్మస్ వంటి అనేక పండుగలు భక్తి ఆనందం కలిగించే విధంగా జరుపుకుంటారు ఆహార సంస్కృతి వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి శాఖాహారం మాంసాహారం ప్రతిపాదికగా వేరువేరుగా ఆచరణలో ఉంటాయి వివాహ వ్యవస్థ బంధుత్వాల ప్రాధ్యాన్ ప్రాధాన్యతతో కుటుంబ విలువలను పెంపొందించే విధంగా వివాహాలు జరుగుతాయి పాదాల చంపటం నమస్కారం పెద్దలను గౌరవించే విధంగా చేయబడే సాంప్రదాయాలు యోగ మరియు ఆయుర్వేదం భారతదేశంలో పుట్టిన ఆరోగ్య సంబంధిత నమ్మకాలు విధానాలు భాషా వైవిధ్యం ఇరవై రెండు అధికారిక భాషలు వందలాది ప్రాంతీయ భాషలు కలిగి ఉన్నవి సంగీతం నృత్యం భరతనాట్యం కూచిపూడి కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలు కర్ణాటక హిందుస్థానీ సంగీత శైలులు భారతదేశంలో వేరే సంస్కృతులు కంటే ఎలా భిన్నంగా ఉంటుంది బహుల మతాలకు నెలవుగా ఉంటుంది హిందూ ముస్ ఇస్లాం క్రిస్టియన్ బౌద్ధ జైన్ సిక్ తదితర మతాలను సమగ్రంగా కలిగి ఉంటుంది ప్రాచీన నాగరికత హరప్ప మోహెంజోదారో వంటి పురాతన నాగరికతలు భారతదేశంలో పుట్టాయి గురుత్వం సంస్కారాలు కుంకుమ మెహందీ మంగళసూత్రం వ్రతాలు పూజ విధానాలు అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటాయి వివిధ రకాల దుస్తులు శారీ కుర్తి ధోతి వంటి సాంప్రదాయ వస్త్రాధరణ మిలిటరీ ఆధ్యాత్మిక సమతుల్యత యోధులు సంస్కృత గురుకుల విద్య విధానం ఆధ్యాత్మికతను కలిగి కలిగిన సమాజ నిర్మాణం